నేను విద్యార్థిని నేను ఇప్పుడు చదువుతున్న చదువు ఏంఎస్సీ ఇది రసాయన శాస్త్రం ఇందులో మనం కార్బన్ సమ్మేళనలు గురించి తెలుసుకుంటాము ఇది చాలా ఉత్సాహంగా ఉంటుంది